నేను వాణిజ్య వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసినాను ఆన్లైన్లో కానీ నాకు ఇప్పటివరకు మీ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు మీరు ఎందుకు ఇంత లేట్ చేస్తున్న ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారో నాకు అర్థం కాట్లేదు ఇప్పుడు నేను నాకు ఈ సర్టిఫికెట్ గురించి మీరు నేను మీకు ఎన్నిసార్లు అప్లై చేసినా మేము ఏ విధంగా మిమల్ని కాంటాక్ట్ అవుదాము అనుకున్నా మీ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు నాకు ఈ సర్టిఫికెట్ ప్రాసెస్ అవ్వడానికి ఎందుకు మీరు ఇంత లేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఇప్పుడు మీరు నాకు సర్టిఫికేట్ నా ప్ర నా సర్టిఫికేట్ని ప్రాసెస్ ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా ప్రాసెస్ చేస్తారా లేకపోతే నేను మీ పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వాలా ఈ ఇట్లా నేను ఇది నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ మీరు ఇచ్చిన టైం కంటే ఇంకా ఎక్కువ లేట్ అవుతుంది ఇది చాలా ఆందోళన పడాల్సిన ఆ విషయము మీరు ఎంత త్వరగా పడతాయి అంత త్వరగా నాకు ఈ దీని ప్రాసెసింగ్ చేసి నా ఫిట్నెస్ సర్టిఫికెట్ని నాకు నా వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ని నాకు త్వరగా ప్రాసెస్ చేసి అంత చేసి ఎలిజిబులా కాదా అన్ని చూసి నాకు ఇవ్వండి ఇది ఎంత త్వరగా కావాలంటే త్వరగా చేయండి ఇది చాలా చా అంటే చాలా ఆలస్యమండి ఇది చాలా ఆనంద ఆందోళన కలగాల్సిన విషయం అది